టెన్షన్ పడకుండా నమస్కారమండి ఇది విమానయాన సంస్థే కదండి నేను అయితే అండి ఆసియా పర్యటన కోసం టికెట్ బుక్ చేసుకున్నానండి అయితే అది వచ్చే వేసవి ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున నేను బుక్ చేసుకున్నానండి ఇది అంతర్జాతీయ ప్రయాణం దుబాయి లండన్ మీదగా సింగపూర్కి నేను బుక్ చేసుకున్నాను అయితే ఆలస్యం ఏమన్నా ఉన్నదా ఒకసారి చెప్తారా అరగంట ఆలస్యం ఉందా అంటే నేను ఇరవై ఆరో తారీఖు అక్కడకి చేరుకోగలనా లేదా ఏమన్నా లేటు ఉందా ఒకసారి మీరు చూసి చెప్పినట్లయితే అవునా కనీసం ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నానానికి అయిన నేను అక్కడికి చేరుకోగలనా అయ్యయ్యో ఆ సాయ నైట్కి రాత్రికంటే ఎట్లా అండి నాకు చాలా పనులు ఉన్నాయండి అవన్నీ చూసుకోవాలి కదా సరేలేండి ఏదో ఒకటి చేద్దాం ఆరోజు ఇరవైఆరు సాయంత్రం అర్ధరాత్రికి అయిన వెళ్తాను కదా సరేనండి ధన్యవాదాలండి ధన్యవాదాలు